పల్లెలు మరియు పట్టణాల్లో రెండు విభిన్న పరిస్థితులు మరియు సంస్కృతులను కలిగి ఉన్నాయి పల్లెల్లో ఆటలు సాధారణంగా సరళమైనవి మరియు సామాగ్రిని తక్కువగా అవసరం ఉదాహరణకు పిల్లలు తరచుగా రాయితో రాయి కొట్టడం పిల్లలతో ఆడుకోవడం లేదా వీధుల్లో బంతితో ఆడుకోవడం వంటి ఆటలను ఆడుతారు పల్లెల్లోని ఆటలు తరచుగా సామూహిక ఆటలు పిల్లలు సమూహాలుగా కలిసి ఆడతారు మరియు ఒకరినొకరు సహాయం చేస్తారు పల్లెల్లోని ఆటలు తరచుగా సాంప్రదాయాలను ప్రతిభంబిస్తాయి ఉదాహరణకు కొన్ని పల్లెల్లో పిల్లలు పండుగల సమయంలో సాంప్రదాయ ఆటలను ఆడతారు పట్టణాల్లోని ఆటలు సాధారణంగా మరింత సంక్లిష్టంగా ఉంటాయి మరియు ప్రత్యేకమైన సామాగ్రి అవసరం ఉదాహరణకు పిల్లలు తరచుగా క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ బాడ్మింటన్ వంటి ఆటలను ఆడతారు పట్టణాల్లోని ఆటను తరచుగా వ్యక్తిగత ఆటలు పిల్లలు తమ స్వతంత్రంగా లేదా చిన్న సమూహలను ఆడతారు పట్టణాల్లోని ఆటలను తరచుగా అంతర్జాతీయ ఆటలను ప్రతిబింబిస్తాయి పల్లెలు మరియు పట్టణాలు రెండు ఆటల ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతాయి ఆటలు పిల్లలకు శారీరిక శ్రమ సామాజిక నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను అభివృద్ధి చేయడంలో సహాయపడుతాయి